హలో నా పేరు స్వప్న అండి ఇందాక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చేసి మీ ఆర్కె రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఉన్నాను ఏమేమంటే చికెన్ బిర్యాని నాలుగు మటన్ బిర్యానీ రెండు చిల్లి చికెన్ ఇవి మూడు ఆర్డర్ పెట్టి ఉన్నానండి నేను ఏమైంది అంటే నార్మల్ గా నేను నేను ఇచ్చే అడ్రస్ కె ఎప్పుడు డెలివరీ పెట్టేదాన్ని ఈసారి అడ్రస్ మార్చాలి కొత్త అడ్రస్ మార్చాలి అది దాంట్లో ఇంటిమేట్ చేయకుండా వదిలేసాను ఆ కొత్త అడ్రస్ మీకు ఇన్ఫార్మ్ చేద్దామని కాల్ చేశాను అండి అవునండి కొత్త అడ్రస్ సేమ్ ఏరియా కాకపోతే అడ్రస్ మారింది అంతే ఇంకేం లేదు అడ్రస్ కొంచెం నోట్ చేసుకుంటారా పన్నెండు డ్యాష్ ఎనభై ఏడు స్వామి స్ట్రీట్ డీలక్స్ కాలనీ

అవునండి ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ సుప్రియ స్కూల్ సుప్రియ స్కూల్ అండి ఈ కొత్త అడ్రస్ అప్డేట్ చేసుకోండి ఆ పాత అడ్రస్ వచ్చేసి ఇప్పుడే ఇల్లు చేంజ్ చేశాము నేను చూసుకోలేదు ఏదో జ్ఞాపకాల్లో ఆ పాత అడ్రస్ ఏ ఇచ్చేసాను కొంచెం ఈ కొత్త అడ్రస్ కి తీసుకురమ్మని చెప్పండి డెలివరీ బాయ్ ని అవునండి నేను కావాలంటే వాట్సప్ లో కూడా ఈ లొకేషన్ మీకు షేర్ చేస్తాను కొంచెం తనకి చెప్పండి నాకు వచ్చి ఆ డీలక్స్ కాలనీ దగ్గర వచ్చి కాల్ చేయమని చెప్పండి నేను సుప్రియ స్కూల్ కి ఎలా రావాలో చెప్తాను సుప్రియ స్కూల్ ఆపోజిట్ లోనే ఇల్లు అవునండి అవునండి ఆర్డర్ పెట్టి హాఫ్ అన్ అవర్ అయింది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందా సరే అండి ఈ కొత్త అడ్రస్ అప్డేట్ చేసుకోండి నేను నేను యాప్ లో కూడా అప్డేట్ చేసేస్తాను నేను చూసుకోకుండా నేను పాత అడ్రస్ ఇచ్చేసాను అందుకే కొత్త అడ్రస్ ఇన్ఫామ్ చేద్దామని కాల్ చేశానండి అవునండి సరే అండి కొంచెం త్వరగా తెచ్చేయండి సరే అండి థ్యాంక్స్ అండి